అరే గోపి మీ మీ యొక్క కవలులకి సర్టిఫికేట్ చేయించావా బర్త్ సర్టిఫికేటు నకి నకిలీ చేయించావా నకిలీ ఎందుకు చేయించావు రాా అది అలా చేయించకూడదు మనం ఏంటంటే గవర్నమెంట్ అడిగి వాళ్ళని మా మన యొక్క పిల్లల్ని ఎప్పుడు పుట్టారో హాస్పి హాస్పిటల్లో ఇచ్చిన ఒక సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు వాళ్లు ఏంటంటే టైము డేటు అన్నీ రాసి మనకు ఇస్తారు దాన్ని మనం తీసుకొని నీ యొక్క కొడుకులు పేర్లు రాయించాలి అక్కడ రాయించి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ రాయించుకొని ఇప్పుడే చేయించుకోవాలి కానీ నకిలి అలా చేయించుకోకూడదు రా మనం అనేది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర ఫామ్ అనేది తీసుకొని అప్లై చేస్తే మనకు ఆయన ఇస్తాడు మీరు పోయి మీ మీసేవలోకి వెళ్ళి ఆధార్ తీయించుకోండి అని చెప్పి ఆయన మనకు సజెషన్ ఇస్తాడు సో దాన్ని మనం తీసుకోని అక్కడ వెళ్ళి చేయింద్దాం ఏమంటావు సరే రేపి వెళ్దాం మనం